నేను ఈ మధ్య కాలంలో ఒక దుకాణంలోకి వెళ్ళాను అక్కడ ఒక బెడ్షీట్ కొన్నాను అది చాలా నచ్చింది అది అందంగా నాణ్యంగా చాలా తక్కువ ధరకే నాకు వచ్చింది